చేపల వేట విజయవంతం అవ్వడానికి అనేక అంశాలు దోహద పడుతాయి అవి ఏంటంటే చేపలు వివిధ సమయాల్లో వేటాడటానికి ఇష్టపడతాయి ఉదాహరణకు కొన్ని చేపలు తెల్లవారుజామున లేదా సాయంత్రం పడకకు ముందు వేటాడడానికి ఇష్టపడతాయి చేపలు వివిధ ప్రదేశాల్లో వేటడానికి ఇష్టపడతాయి ఉదాహరణకు కొన్ని చేపలు లోతైన నీటిలో లేదా తక్కువ నీటిలో వేటడానికి మాత్రమే ఇష్టపడతాయి చేపలు వేట కోసం సరైన సామాగ్రిని ఉపయోగించడం చాలా ముఖ్యం ఉదాహరణకు మీరు వలను ఉపయోగిస్తుంటే సరైన సైజు మరియు రకమైన వలను ఉపయోగించడం ముఖ్యం చేపలను ఆకర్షించడానికి సరైన పన్నీరును ఉపయోగించడం చాలా ముఖ్యం ఉదాహరణకు కొన్ని చేపలు మాంసపు పన్నీరుని ఇష్టపడతాయి మరి కొన్ని మొక్కల ఆధారిత పన్నీరుని ఇష్టపడతాయి చేపల వేటను వేడుకగా జరుపుకొనే అనేక మార్గాలు ఉన్నాయి కొంతమంది చేపలను పట్టుకున్న తర్వాత వాటిని తింటారు లేదా పొడిచేస్తారు మరికొందరు కొంతమంది చేపల వేటను కేవలం వినోదం కోసం చేస్తారు ఒకరిని ఒకరు ప్రోత్సహించడానికి చేపలు పట్టేటప్పుడు సమూహంగా పాడే నినాదాలు పాటలు చాలా ఉంటాయి చేపల వేటకు వచ్చాం చేపలను పట్టాలి చేపలు పట్టండి చేపలు పట్టండి ఒక పెద్ద చేపను పట్టాలి ఇలా అనేక నినాదాలు పాటలు పాడుతారు ఈ నినాదాలు మరియు పాటలు చేపల వేటకు మరింత ఆనందదాయకంగా మరియు ఉత్తేజకరంగా చేస్తాయి